నాలుగు ఎనిమిది పదిహేడు వందల నలభై తొమ్మిది నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది పద్నాలుగు నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆరు పన్నెండు పందొమ్మిది వందల యాభై ఆరు పద్నాలుగు ఏడు పందొమ్మిది వందల ఇరవై